నాకు మా ప్రాంతంలో తెలిసిన కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ముందుగా నాకు తెలిసిన రాజకీయ పార్టీలు అవి ఏమిటి అంటే మొదటిది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోది తెలుగుదేశం పార్టీ మూడోది బహుజన సమాజ్ పార్టీ ఈ మూడు నాకు మా ప్రాంతంలో తెలిసిన రాజకీయ పార్టీలు అందులోనే రాజకీయ నాయకులు ఎవరు అంటే శ్రీ బండారు దత్తాత్రేయ గారు వైయస్ఆర్సిపిలో చీర్ల జగ్గిరెడ్డి గారు వీళ్ళు నాకు తెలిసిన పార్టీ నాయకులు అనమాట ప్రతి రాజకీయ నాయకుడు యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు నాకు చాలా ఎక్కువగా ఉన్నాయి వారు ప్రతి రోజు ఎన్నో సమస్యలను పరిష్కరించడం కోసం అనేక ప్రయత్నాలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అంతేకాకుండా వారు ఎంత బిజీగా ఉన్నా ఒక పౌరుడిగా ఎవరు వారి వద్దకు వెళ్ళిన వారికి వెంటనే తగిన పరిష్కారం చూపుతారు లేదా వెంటనే సహాయం చేస్తారు మా నాయకులు మంచి నాయకులు